నేను శ్రీశైలంలో అంటే శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు భద్రతాపరమైన ఆందోళనలు నాకు ఎదురయ్యాయి ఇంకా శ్రీశైలానికి మేము వెళ్ళే ముందు ఒక బస్సు ఒక బస్సు మాట్లాడుకొని అంటే ఒక బస్సులో వెళ్ళాము మా మొత్తము ఫ్యామిలీ మొత్తం కలిసి మంచిగా ఆనందంతో అంటే అంతా రెడీ చేసుకుని వెళ్ళాము వెళ్ళేటప్పుడు కూడా ఆ గుట్టలు ఆ గుట్టల మధ్యలో నడిపించేటప్పుడు కూడా ఆ స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి ఇంకా స్పీడ్ ఎంత పెరగవద్దు ఇంకా శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఆ గుట్టలు చాలా దగ్గరికి ఉండే చిన్నచిన్న రోడ్లతో ఉండే అది చూస్తేనే నాకు చాలా భయమైంది దాని తరువాత బస్సు వాడికి కూడా తెలుసు కాబట్టి చాలా మెల్లగానే వెళ్ళాము మెల్లగానే వెళ్ళమని కూడా రాసి ఉంది ఆ బోర్డుల పైన అయితే శ్రీశైలం శ్రీశైలం దేవుణ్ణి మొక్కడానికి ఇక దర్శనం చేసుకోవడానికి కూడా మాకు అందరికీ చాలా ఉత్సాహం ఉంది ఇక ఆ వెళ్ళే అడవులు కూడా అడవులలో కూడా కొన్ని జింకలు కూడా కనిపించాయి ఇంకా ఆ శ్రీశైలం అడవి అంటే ఎవరికైనా తెలుసు అక్కడ పులులు కూడా ఉంటాయి అట ఇక మంకీస్ అయితే కనిపించాయి మంకీస్ కనిపించాయి ఇంకా గ డీర్స్ కూడా కొన్ని కనిపించాయి ఇక శ్రీశైలంకి కూడా వెళ్ళే ముందు కూడా ఇక ఇగ మధ్యలో ఒకసారి ఆగి ఉండే ఇక బ్రేక్ తీసుకోవడానికి బ్రేక్ తీసుకోవడానికి ఆగితే ఇక ఇక మంకీస్ కొన్ని కొండంగలు కూడా కన్పించాయి ఇక కోతులకి ఏమి ఫుడ్ ఇవ్వద్దు బయటవి ఏ ఏ యానిమల్ ఉన్న దాంట్లకి ఫుడ్డు ఏమి ఇవ్వద్దు అని కూడా మెన్షన్ అయి ఉండే ఆ బోర్డ్ పైన ఇక అయినా కానీ అవి అన్నీ మా దగ్గరికి వచ్చి ఉండే కొన్ని తినే వస్తువులన్నీ అవి ఎత్తుకుపోయి ఉండే ఇక దాని తరువాతే ఇక ఏం కాదులే అనుకొని ఇక శ్రీశైలం దేవునికి ఇక శివుని దగ్గరకి దర్శనానికి వెళ్ళి ఉండే ఇక దాని తరువాత దీని కంటే గొప్పగా ఎక్కడ చూసానంటే తిరుపతిలో చూసాము అన్నమాట ఇగ తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం కోసం ఇక మేము ట్రైన్లో వెళ్ళి ఉండే తిరుపతికి ఇక ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా నేచర్ చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది ఇక చాలా చెట్లు కొండలు కూడా కనిపించాయి సూపర్ ఒకసారి రెయిన్బో కూడా కనిపించింది అప్పుడు అప్పుడు వెళ్ళేటప్పుడే ట్రైన్లో ఇంకా తిరుపతికి చేరుకున్న తరువాత అక్కడ ఇక ఏడుకొండలు ఏడుకొండల తరువాత ఉంటాడు వెంకటేశ్వరుడు ఇగ ఏడుకొండలు ఇక పోయాము పోయాక దాని తరువాత మెట్లెక్కే దగ్గర చాలా బోర్డ్స్ ఉండేవన్నమాట అక్కడ చిరుత పులులు ఉంటాయి కదా ఇగ చిరుతపులు ఉంటాయి అని బోర్డ్ ఉండేది ఇక అందరికీ కట్టెలిచ్చి కట్టెలిచ్చి పంపిస్తున్నారు ఇక తిరుపతిలో మొన్ననే ఒక ఒక చిన్న పాపని ఎత్తుకొని పోయిందట లేపడ్ అయితే దాని తరువాత నుంచి ఇక మనకు మాకు కట్టెలు చేతికో కర్ర ఇచ్చి ఇక ఇక వేంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ఇక మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా ఇక మెట్లు ఎక్కడం ఇక మధ్య మధ్యలో కొన్ని కోతులు రావడము జింకలు రావడము ఇక అంతా వస్తూనే ఉంటాయట మాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళి ఉండే అప్పుడు అయితే మెట్లు ఎక్కేటప్పుడు కూడా కనిపించాయి ఇక దేవుని దర్శనం కోసం ఒక కొన్ని గంటలు ఆగి ఉండే ఒక ఎయిట్ అవర్స్ ఆగి ఉండే చాలా వాళ్ళు ఫుడ్ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తారు తిరుపతిలో చాలా డెవలప్ అయింది తిరుపతి తిరుపతిలో ఇక ఎయిట్ అవర్స్ ఆగిన తరువాత చాలా వెయిట్ చేసిన తరువాత ఇక అప్పుడు దొరికింది మాకు దర్శనం వెంకటేశ్వరుని దర్శనం అది కూడా ఎంతసేపటికి ఓన్లీ ఒక థర్టీ సెకండ్స్కి ట్వంటీ సెకండ్స్కి మాత్రమే ఏదో ఆ ట్వంటీ సెకండ్స్లో మేము మొక్కుకున్న అంటే మన ఆశలు ఉంటాయి గదా ఏదైనా కోరికలు ఇట్లేమన్నా దర్మబద్ధకమైన కోరికలు ఉంటేనే అడగాలి ఇగ చెడువి ఏమీ ఎవ్వరు అడగరు కానీ ఇక దేవునికి ఏదైనా మంచిగా అడిగితేనే మంచిదే చేస్తారు అయితే దేవుణ్ణి అడిగాము అంటే మొక్కాము ఇక మొక్కిన తరువాత ఇక మళ్ళీ అంటే అంతసేపు వెయిట్ చేసిన తరువాత మాకు అంతగాని సేపు వెయిట్ చేసామని కూడా తెలియదు ఇక మరచిపోయాము ఇక ఆ దర్శనం దేవుని దర్శనం కాగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇక దాని తరువాత దేవుని దర్శనం అయిపోయాక ఇక ప్రసాదాలకి వెళ్ళాము ప్రసాదం తీసుకోవడానికి ఇక తిరుపతి ఏంటంటే ఇక తిరుపతి లడ్డు అనగానే తిరుపతి గుర్తుకొస్తుంది అసలు లడ్డు అయితే సూపర్ టేస్టీ ఉంటదన్నమాట ఇక లడ్డూ కూడా తీసుకున్నారు లడ్డు తీసుకున్నాక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాము ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఇక టికెట్స్ తీసుకొని దాని తరువాత మళ్ళీ భోజనాలు కూడా చాలా బాగా పెడతారు తిరుపతిలా అంతా ఫ్రీనే ఉంటుంది మొత్తం అసలు మొత్తానికి అక్కడ ఉండిపోవాలని అనిపిస్తుంది తిరుపతిలో ఇక కొన్ని ఆందోళనలు ఉంటాయి ఇక చూసుకుంటూ ఉండాలి ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఏదైనా రేస్ట్రిక్టడ్ ఏరియా అని ఇట్లా ఏమైనా బోర్డ్స్ ఉంటే మాత్రం వెళ్ళకండి అది మనకోసమే పెడతారు ఇది ఇలాంటి ఆందోళనలు చూసి ఫాలో అయితే మనకి మంచిది ఎవరికైనా మంచిది ఇంకా వేరేవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నా ఆ బోర్డ్లని చూసి కూడా అక్కడ సైడు వెళుతున్నా వాళ్ళని ఆపేసేయాలి లేకపోతే పోలీసులకి కాల్ చేయాలి